హలో హలో నమస్కారం మేడం మ్యాడమ్ నాకు కొంచెం ప్రాబ్లం ఉంది మేడం బాడీ పెయిన్సు చేతనవడం లేదు ఏం పని చేయను అంటే నేను కొంచెం కొంచెం లావుగా ఉన్నా మ్యాడమ్ ఫ్యాట్ ఎక్కువ ఉంది చేతనైతే లేదు నడవడానికి ఏమి చేయ మ్యాడమ్ ఇంట్లోనే ఉంటాను

అవును మేడం కాళ్ళు బాగా నొస్తున్నాయి పిక్కలు

అరవై అరవై ఫుడ్ తీసుకోను మేడం నేను ఫుడ్ తక్కువ తీసుకుంటాను కాని ఏమవుతున్నదో ఏమో మొన్నటి సంది నొప్పులు స్టార్ట్ అయినాయి కాళ్ళ నొప్పులు మొత్తం

సరే మేడం సాయంత్రం వచ్చి కలుస్తాను